అవును ప్రభుత్వం ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలుకే పెద్ద పీట ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలనే మేము అభివృద్ధి చేశామని వాళ్ళకి చూపిస్తే రేపొచ్చే ఎన్నికల్లో వాళ్ళకి ఓట్లు అడిగే దానికి ఎక్కువగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఆలోచన మీద ఉన్నారు కానీ దే రాష్ట్రంలో జరుగుతున్న చిన్న చిన్న అభివృద్ధి పనులు కానీ ఇలా చే చేసి అందరికీ ఉపయోగ ఉపయోగపడేలా చే చెయ్యడం గురించి ఎవ్వరూ ఆలోచించడంలేదు ఎందుకంటే ఎప్ ఎప్పుడైనా సరే సామాన్యుడు పప్పు నెయ్యి చింతపండు ఈ ఆయిలు ఈ వీటి వల్లే కొంచెం సామాన్యుడు అనేది బ్రతకగలుగుతాడు రైసు ఈ వీ వీటిని తీసుకుంటే తక్కువ ధరకొస్తేనే అతను ముద్ద అనేది తినగలుగుతాడు కానీ పథకం అనేది ఒకరికొస్తుంది ఒకరికి రాదు దాంట్లో కొ కొంతమంది కుల మత భేదాలు చూస్తున్నారు కొంతమంది ఏంటంటే డబ్బులు చూస్తున్నారు కొంతమంది ఇతర మనకు పగ అని చెప్పి అతనికి ఇవ్వడంలేదు ఏమీ ఇలా అనేది వ ఉండకూడదు అసలు మా చెప్పాలంటే ఎందుకంటే సంక్షేమ పథకాలు అందరికీ రావాలి అతని అతను వేరే పార్టీ అయినా మీ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా సరే అతనికనేది ఇవ్వాలి ఎందుకనగా అతను అర్హుడు కాబట్టి అతనికి అడిగే అర్హత అతనకుంది మీరు అర్హుడికి ఇవ్వాలి అది ప్రభుత్వం ఈ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరూ తిరస్కరించకూడదు కానీ కొంతమంది తిరస్కరిస్తున్నారు ఇలా తిరస్కరించడంపై చర్య చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను